హలో చెప్పండి సార్ ఆ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ ఆ ఉంది సార్ ఉంది సార్ ఓకే సార్

ఆ అవును సార్ వెరీ గుడ్ ఐడియా సార్ సార్ మీరు ఎలా అంటే అలా సార్ మీరు క్లాత్ తీసుకొని వస్తే సార్ మే అది చేస్తాం మీరు మాకు ఆర్డర్ ఇస్తే మేము క్లాత్తో ఇస్తాం సార్ సార్ సార్ గ్రాండ్ తీసుకున్నారా అంటే సార్ నేనూ ఐడియా ఇస్తాను మీరు మంచి క్వాలిటీది మేమే మీకు అవైలబుల్ ఇస్తాం సార్ అది మీకు లైక్ డాన్స్ చేసేటప్పుడు అది ఏమి చినగదు స్ట్రాంగ్ ఉంటుంది సార్ ఆ క్వాలిటీ అనేది సో నేను చెప్పండి సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు అంత లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటారు అంటే మేము పక్క డిస్కౌంట్ అవైలబుల్ ఇస్తాము సార్ అంతా కలిపి దగ్గరదగ్గర ఒక ఫైవ్ థౌసండ్ సార్ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది సార్ ఈజిలీ ఓకే అచ్చా అచ్చా సో అలా కూడా ఉందా ఓ ఆ సార్ అదే సార్ మీరు ఒకసారి నాకు అన్నీ మీకు మీరు నాకు లిస్ట్ ఇస్తే దాని ప్రకారం నేను అంతా ఒకసారి కాలుక్లేట్ చేసి మీకు అమౌంట్ అనేది చెస్తాను సార్

అర్ధం కాలేదు సార్ ఏంటి చెప్పండి ఆ సార్ చేస్తాం చేస్తాం చేస్తాం సార్ హండ్రెడ్ పెర్సెంట్ చేస్తాం మేము ఆ సార్ లైక్ మీరు అది క్లాత్ బట్టీ క్వాలిటీ బట్టి ఉంటుంది సార్ ఇంకా క్వాంటిటీ బట్టి ఉంటుంది సార్ మేము

ఈజీలీ సార్ ఒక అరౌండ్ టూ టూ టూ టూ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మధ్యలో మేము అవైలబుల్ ప్రొవైడ్ చేస్తాం సార్ మేము ఓకే ఓకే థ్యాంక్ యూ సార్